మా ఊరు దువ్వ గ్రామంలో ఇక్కడ ప్రభుత్వ పాఠశాల అనగా హరిశ్చంద్ర ప్రభ హరిశ్చంద్ర ప్రసాద్ బాలుర ఉన్నత పాఠశాల ఈ పాఠశాలలో మరుగుదొడ్లు ఈ మధ్యకాలంలో ఈ గవర్నమెంట్లో బాగానే చేపించారు అలాగే మంచి మరుగుదొడ్లు కాకుండా అలాగే తాగునీరు కూడా అందుబాటులో ఉంది అలాగే ప్రతి సంవత్సరం ప్రభుత్వం పుస్తకాలు మరియు డ్రస్సులు పిల్లలకు ఉచితంగా అందిస్తుంది అలాగే డస్క్లు బెంచీలు కూడా మంచి రకమై మై మై మంచి క్వాలిటీ బెంచులు అలాగే మంచి క్వాలిటీ డస్క్లు ఉన్నాయి మధ్యాహ్నం ఆహార పథకం కూడా మంచిగానే అందుబాటులో ఉంది మంచి క్వా మంచి క్వాలిటీ ఫుడ్డుతో భోజనం పెడుతున్నారు అయితే ఇంకా కొన్ని కొన్ని బిల్డింగులు బిల్డింగ్ ఇంకా పెంచడం అలాగే క్లాస్ రూమ్స్ ఇంకా మెరుగుపరచడం ద్వారా ఇంకా అభివృద్ధి చే చేయవచ్చు అలాగే ఎక్కువ శాతం మొక్కలు నాటడం వల్ల కొంచెం అక్కడ స్కూల్ వాతావరణం అలాగే చక్కటి పచ్చని వాతావరణం మెరుగు పడుతుంది